స్థానిక పాఠశాలల్లో పాఠ్య ప్రణాళికల్లో సాంస్కృతిక వారసత్వము గురించి బోధించే విషయాలను మనము ఎవరైతే విద్యావేత్తలుంటారో వాళ్ళని కలిసి స్థానిక చరిత్ర గురించి దేశ సంపద గురించి వారసత్వాన్ని గురించి చర్చించి దానిని పాఠ్యాంశాల్లో చేర్చినట్లయితే రాబోయే తరాల వాళ్ళకి వాటి యొక్క జ్ఞానాన్ని పూర్తిగా అందుతుందని తెలిపి తద్వారా మనం చేర్చవచ్చు ఇంకా విద్యా వ్యవస్థలు స్థానిక పరిజ్ఞానాన్ని పరిరక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అందులో భాగస్వామ్యాలను సృష్టించడం ఇంకా వాటిపై పరిశోధనను ప్రోత్సహించడం సంఘాలు ఏర్పాటు చేయడం సభలను నిర్వహించడం ద్వారా స్థానిక పరిజ్ఞనాన్ని పరిరక్షించవచ్చు